నేను ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్ వచ్చి షూస్ షూస్ చాలా బాగున్నాయి నేను వేసుకోవడానికి నాకు కంఫర్టుగా ఉన్నాయి నేను మంచిగా రన్నింగ్ చెయ్యడానికి రన్నింగ్ షూస్ని ఆర్డర్ చేసుకున్నాను ఆన్లైన్లో అవి చాలా మంచిగా వచ్చాయి మార్నింగ్ లేవగానే నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు జాగింగ్కి వెళ్ళినప్పుడు ఆ షూస్ వేసుకుని మంచిగా రన్నింగ్ చేస్తూ ఉన్నాను దానివల్ల నాకు ఈ కాళ్ళు మంచిగా గీసుకుపోకుండా మంచిగా ఉన్నాయి కంఫర్టుగా ఉన్నాయి నాకు వాకిం రన్నింగ్ చేసేటప్పుడు వాకింగ్ చేసేటప్పుడు కూడా నాకు కాళ్ళకి మంచిగా కంఫర్టుగా ఉన్నాయి షూస్ వేసుకోవడంవల్ల నేను మంచిగా కంఫర్టుగా ఫీల్ అవుతున్నాను ఇదివరకు అలా లేకుండా ఇపుడు షూస్ తీసుకోవడంవల్ల నేను మంచిగా ఎక్స్పీరియన్స్ చెయ్యగలుగుతున్నాను ఫీలింగ్ గుడ్ అన్నట్టు నాకు షూస్ వేసుకోవడంవల్ల మంచిగా కాళ్ళు స్మూత్గా ఉంటున్నాయి షూస్ తీసిన తరువాత కూడా కాళ్ళు చూసుకుంటే నా కాళ్ళు మంచిగా స్మూత్గా ఉంటున్నాయి ఎలాంటి రాషెస్ లాంటివి లేకుండా బాగానే ఉన్నాయి ఇంకా షూస్ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి ఇంకా మెత్తగా ఉండి మంచిగా నాకు కంఫర్టును ఇస్తున్నాయి అందుకే నేను షూస్కి మంచిగా రేటింగ్ కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చాను నాకు మంచి కంఫర్ట్ని ఈ షూస్ ఇచ్చారు ఆన్లైన్లో ఇంకా నేను మా ఫ్రెండ్స్కి కూడా చాలామందికి రెఫర్ చేసాను ఈ షూస్ చాలా కంఫర్టుబుల్గా ఉన్నాయి అందరూ తీసుకోండి బాగున్నాయి అని మరీ వాళ్ళకి చెప్పాను వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది షూస్ని ఆర్డర్ చేసుకున్నారు ఇలాంటి షూస్ నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా ఇందులో ఏదైనా పార్టీకి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా డ్రెస్సులకి సెట్ అయ్యేలాగా అలాంటి షూస్ కూడా ఉన్నాయి నేను అలాంటి షూస్ కూడా తీసుకున్నాను షూస్ల్లో చాలా రకాలు ఉన్నాయి పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మా ఇంట్లో మా వాళ్ళకి బ్రదర్స్కి ఇంకా వాళ్ళకు కూడా షూస్ తీసుకున్నారు ఆన్లైన్లో అవి కూడా చాలా బాగున్నాయి వాళ్ళు మంచిగా పార్టీవేర్ టైప్ షూస్ తీసుకున్నారు షైనింగ్గా ఉన్నాయి మేము ఇంకా రన్నింగ్ షూస్ అయినా షూస్లో చాలా టైప్స్ ఉంటాయి కాని మనం మన కంఫర్టును చూసుకుని షూస్ని ఎన్నుకోవాలి అలా తీసుకోవడంవల్ల మనకు మంచిగా కంఫర్ట్ ఉంటుంది ఎంత కాస్ట్ అయినా కాస్ట్ని బట్టి షూస్ ఉంటాయి కాస్ట్ అని చూసుకోకుండా మంచిగా షూస్ మనకి కంఫర్టుబులా కాదా అని చూసుకుని షూస్ తీసుకోవడం వల్ల మనం కంఫర్టుగా ఫీల్ అవుతాము అందుకే ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చెయ్యాలంటే చాలామంది భయపడతారు కానీ అంత భయపడకుండా ఇలా మంచిగా వచ్చాయి ప్రోడక్ట్స్ షూస్ నేను ఈ షూస్కి మాత్రం మంచి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తున్నాను నాకు ఈ షూస్ చాలా బాగా నచ్చాయి